హలో చెప్పండి నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆగుతుందండి లేదు ఇంకొక హాఫ్ ఆన్ అవర్లో వేరే డాబా వస్తుంది అక్కడ మీరు స్టాప్ చేసిన తర్వాత మీకేం కావాలంటే తినొచ్చు మీరు అక్కడ ఇంక హాఫ్ ఆన్ అవర్ పడుతుంది సరే అండి సరే మీ ఇష్టం కాాలంటే తీసుకోండి బస్సుకి పోతే మేమేం చేయలేమండి ఓకే ఓకే అండి